నమస్తే సార్ ఏవండి ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా మంచి బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి సార్ మీరు ఏ టైప్ ఆఫ్ బిర్యాని తింటారు సార్ చికెన్ బిర్యానీనా లేకపోతే ప్రాన్ బిర్యానీనా ఫిష్ బిర్యానీనా నేనే చెప్తాను చూడండి మీకు సార్ మొగలాయి బిరియాని అయితే మీకు రాజమహేంద్రవరంలో ఈస్ట్ గోదావరి సార్ అది చాలా బాగుంటుంది సార్ అది ఇండియన్ రెస్టారెంట్ రాజమహేంద్రవరంలో ఇండియన్ రెస్టారెంట్ హా ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం చాలా ఫేమస్ అండి మీకు వెస్ట్ గోదావరిలో భీమవరం చూసుకుంటే క్లాసిక్ దమ్ బిర్యాని అని చాలా ఫేమస్ అండి అది భీమవరములో ఓకేనా సార్ ఇంకా ఫ్రాన్ బిర్యా ఫ్రాన్స్ బిర్యానీ కావాలి అంటే మిక్స్డ్ బిర్యానీ అయితే సిల్వర్ ధమ్ బిర్యాని అని విజయవాడలో చాలా బాగుంటుంది అండి మీకు మటన్ బిర్యానీ అయితే బావర్చి ఆకివీడులో బావర్చి అని వెస్ట్ గోదావరి సార్ అక్కడ చాలా బాగుంటుంది మీరు ఈస్ట్ గోదావరి వెళ్తే రావులపాలెం అని ఉంటుంది అక్కడ ఆర్కె రెస్టారెంట్ ఉంటుంది దాంట్లో మీకు చాలా చాలా మంచి మంచి వెరైటీస్ అన్నీ దొరుకుతాయి చాలా రుచికరంగా ఆ చాలా రుచికరంగా కూడా ఉంటాయి అదేవిధంగా అదే రావులపాలెం మీకు విందు రెస్టారెంట్ అని ఉంటుంది అక్కడ అయితే మీకు కుండ బిర్యాని చాలా ఫేమస్ అండి ఆ చాలా బాగుంటుంది అండి మీకు అది కా మీకు తగ్గే తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి సార్ అవి